మా ప్రాంతంలో ఎక్కువగా ఆడే క్రీడల్లో క్రికెట్ షటిల్ వాలీబాల్ కబడ్డీ ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడతారు పాఠశాలలో వీటి మీద పోటీలు కూడా నిర్వహిస్తారు ఇవి మా గ్రామంలో చాలా ఎక్కువ మంది ఆడతారు కానీ దివ్యాంగులు అయిన క్రీడాకారులకు ఎటువంటి సహాయం లభిస్తుంది అంటే అతి తక్కువ సహాయం లభిస్తుంది మామూలుగా ఉన్నవాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి పెద్దగా సహాయం దొరకదు ఎటువంటి సౌకర్యాలు కలిగించరు గవర్నమెంట్ వీటి వీళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టాలి